అండి నమస్తే అండి ఆ అవునండి మేము అనుకుంటున్నాం మరి ఎలా జరుగుతుందో ఏంటో మరి అంటే మీరు మాకు బిల్డింగ్లు కట్టడం దాంట్లో పని చేస్తారు కదా అండి మీరు

ఆ ఆ అదే అండి చాలా ఏంటంటేటంటే ఒక నాలుగు సెంట్లు ఉందండి ఎలా కట్టాలో తెలియట్లేదు ఏ ఇబ్బంది కాదండి మావి నాలుగు ఫ్యామిలీలు అండి ఆ అంటే మొత్తం మనకి ఓ సుమారు ఎంత అవుతుందో చెప్తే దాన్ని బట్టి ఏ ఎలాగోలో ఆలోచించుకుంటాం అండి మేము లేదా తెల్ మాకు అబ్బో పది లక్షలు అండి సరే అండి ఏమి చేస్తాము తప్పదు కదా అంటే మరి మీరు మాకు మొత్తం ఆ ఉ

అ సరే అండి అంటే మనకు మొత్తం మీరు చేసేసేస్తారండి మేము లేదా వేరే పనులన్నీ మేము చేసుకోవాలండి ఆ అంటే ఇప్పుడు మీరు చేసే పనులు అంటే ఇప్పుడు ఎంత అయితదండి మీరు చేసే మాకు అప్పచెప్పే పనులు అయితే ఆ ఆ అ

అహా సరే సరే అండి మీరు ఇప్పుడు వచ్చేసి బాగానే చెప్తారు మీపైన నమ్మకం ఉంది లెండి ఆ సరే అండి సరే ఒక అహా అదే అండి అదే అనుకుంటున్నాను నండి నేను ఒక్ మంచి రోజు చూసుకొని మా కుటుంబ సభ్యులతో ఇలాంటివి అన్ని మనం సమావేశం చేసుకుందాం అండి మీరేమ్మన మీ దగ్గర కట్టించుకున్నందుకు మాకు ఏమైనా ఫ్రీ గా ఇస్తారండి ఆ ఆ అంటే ఆంటే ఎంత పదిలక్షలు పెడుతున్నాం కదండి మరీ ఒక లారీ ఇసుక అయిన ఇవ్వొచ్చు కదండి ఆ సరే అండి మరి ఏది చెప్తే అదే కరెక్ట్ అండి ఉంటానండి